రన్నింగ్ చేయడానికి నాకు ఇష్టమైన చోటు పొలాలు ఓపెన్ ప్లేస్ ఎందుకంటే అక్కడ ఎక్కువ గాలి వీస్తుంది మంచి ఆక్సిజన్ అందుతుంది అలాగే మన బ్రెయిన్ అండ్ మజిల్ ఫంక్షన్కి హార్ట్ ఫంక్షన్కి చాలా ఉపయోగపడుతుంది నేను మా అత్తగారితో కలిసి రన్నింగ్కు వెళ్తాం